ఖచ్చితంగా చేతిపంపు అనేది మానవ శక్తిని ఉపయోగించి నీటిని లేపడానికి ఉపయోగించే ఒక రకమైన పంపు ఇది సాధారణంగా ఒక ఫ్రేమ్లో స్థిరంగా ఉండబడిన ఒక హ్యాండిల్ మరియు ఒక పిష్టను కలిగి ఉంటుంది నీరు ఒక ట్యాంక్ లేదా ఇతర నీటి వనరుల నుండి పిష్టను ఒక గొట్టం ద్వారా తరలించబడుతుంది పిస్టన్ను పైకి లాగడం వల్ల గొట్టంలోని నీరు పిస్టన్ యొక్క క్రింది ఉన్న ప్రదేశానికి నెట్టబడుతుంది పిస్టన్ను కిందకు లాగడం వల్ల గొట్టంలోని నీరు పిష్టను యొక్క పైన ఉన్న ప్రదేశానికి నెట్టబడుతుంది ఇది ప్రక్రియ తిరిగి ప్రారంభమవుతుంది చేతి పంపులను సాధారణంగా ప్రదమమైన ప్యూల్ ఉన్న ప్రాంతాలలో ఉపయోగిస్తారు ఎందుకంటే అవి ఎక్కువ శాతాన్ని అవసరం అవి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు మరియు అభివృద్ధి చెందుతున్న ప్రదేశాలలో ఉపయోగించబడుతుంది ఎండాకాలంలో చేతి పంపును ఉపయోగించడం కష్టం కావచ్చు ఎందుకంటే నీరు వేరుగా మరియు మందంగా ఉంటుంది ఇది పిస్టనను మరింత కష్టతరం చేస్తుంది మరియు నీరు తక్కువ సమర్థవంతంగా పైకి లేపబడుతుంది